మా పక్కింటి ఆవిడ కొంచెం మా నైబర్స్ కొంతమంది మా రిలేటివ్ ఒక ఆవిడ వస్తే ఒకసారి నేను గారెలును చికెన్ కూర వండి పెట్టానండి వాళ్ళ కాంబినేషన్ ఎప్పుడూ తినలేదు అంట వాళ్ళకేమో కాంబినేషన్ బాగా నచ్చింది ఎలా వండాలి ఎలా వండాలి ఎలా వండాలని నన్ను అడిగారు మా పక్కింటి ఆవిడకి అయితే పాపం వంటలు సరిగా రావండి వాళ్ళ హస్బెండ్ అంటే ఎప్పుడు తిడుతూ ఉంటాడంట ఎలా వండాలి నేర్పించండి అని అడిగింది అప్పుడు గారెలకు పప్పు ఎంత నానబెట్టుకోవాలి చికెన్ కూర తెచ్చుకుని నన్ను పిలవండి వచ్చి నేర్పిస్తాను అన్నాను అలాగే పాపం అన్ని రెడీ చేసుకుందావిడ చికెన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి దాన్ని ఎలా మ్యారినేట్ చేయాలి ఉల్లిపాయలు ఎన్ని వేసుకోవాలి మసాలాలు ఎలా రుబ్బుకోవాలి అన్ని దగ్గరుండి నేర్పించానండి చికెన్ కూర వండించాను గారెలు కూడా ఎలా వేసుకోవాలో నేర్పించానండి తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా పొగిడేసారంట వాళ్ళని ఆవిడ్ని పొగిడేసరికి ఆవిడ నన్ను చాలా మెచ్చుకుందండి చాలా థాంక్స్ అండి చాలా థాంక్స్ అండి అంటూ మెచ్చుకుందండి అలాగే మా పాప ఫ్రెండ్ కూడా ఒక రోజు మటన్ కూర తిని నన్ను నేర్పించమని మటన్ తెచ్చుకుందండి మా ఇంట్లోనే ఆమెతో దగ్గరుండి మటన్ ఎలా క్లీన్ చేయాలి మసాలాలు ఎలా ఎలా వెయ్యాలి ఆనియన్స్ ఎలా వెయ్యాలి దాన్ని ఎంతసేపు ఉడక పెట్టాలని దగ్గరుండి ఆ పాపతో చేయించానండి చాలా బాగా వండింది వండి కర్రీ ఇంటికి తీసుకెళ్ళింది వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మెచ్చుకున్నారంట ఆవిడని అమ్మాయిని మెచ్చుకొని చాలా బాగా వండావు ఎవరు ఎక్కడ వండావని అడిగితే ఇలాగా ఆంటీ నేర్పించింది అని చెప్పిందంట దాంతో వాళ్ళు నాకు ఫోన్ చేసి మా అమ్మాయికి కూర వండటం నేర్పించారు థ్యాం చాలా థ్యాంక్స్ అండి అని చెప్పారనమాట అలాగే మా రిలేటివ్ ఒక ఆవిడ ఆవిడకి పులిహోర ప్రసాదంగా పెట్టాను ఒకసారి పులిహోర చాలా బాగుంది మా ఇంట్లో పూజ ఉంది పులిహోర ఎలా చేయాలని ఫోన్ చేసి అడిగింది ఆవిడకి ఐటమ్స్ అన్ని ఏమేం కావాలనేది వాట్సాప్ పెట్టి అన్ని రెడీ చేసుకుని ఫోన్ చేయండి నేను ఎలా కలపాలో చెప్తాను అని చెప్పాను అనమాట దాంతో ఆవిడ అన్నీ రెడీ చేసుకుని అన్నం ఎంత పలుకుగా వండాలో చెప్పాను అలా వండింది పులుసు ఎలా ఉడక పెట్టాలి పోపులు ఎలా వెయ్యాలి ఇంగువ ఎంత వెయ్యాలి వాటిని ఎలా అన్నంలో కలపాలి అన్ని చెప్పేసరికి ఆవపిండితో సహా అన్ని కలిపి వాళ్ళ ఇంట్లో పూజకి ప్రసాదానికి పెట్టిందట అది ప్రసాదం తిన్న వాళ్ళందరూ పులిహోర చాలా బాగుంది అన్నారంట ఆవిడ ఎంతో ఆనందంగా మళ్ళీ నాకు ఫోన్ చేసి చాలా బాగా నేర్పించారు అండి పులిహార చాలా బాగుందన్నారు అందరూను ఎప్పుడూ నేను ఇంత బాగా వండలేదు అని అన్నది అనమాట దాంతో నాకు కూడా చాలా ఆనందం వేసింది అండి ఎవరు అడిగినా నేను బాగానే నేర్పిస్తానండి వంటలు